నేను ఒక బ్రేస్లెట్ సిల్వర్ బ్రేస్లెట్ కొనుగోలు చేశాను అది అస్సలు బాలేదు ఆ బ్రేస్లెట్ చాలా డెలికేట్గా ఉంది చాలా ఊరికినే చాలా మందంగా ఉంటుందని నేను ఆర్డర్ పెట్టుకున్నాను కానీ ఆ బ్రేస్లెట్ అలా లేదు ఈ బ్రేస్లెట్ చాలా పలుచగా విరిగిపోయింది ఒక్కసారి కిందపడగానే ముడత వచ్చేసింది ఆ షేపు పోయి బాగా మురికి మురికి అయిపోతుంది ఆ షేప్ కూడా వంగిపోతుంది ఈ బ్రేస్లెట్ నేను అనుకున్నంత బాగాలేదు ఈ బ్రాండ్ కూడా మంచి బ్రాండ్ కాదని నాకు అనిపిస్తుంది ఇప్పుడు నేను కొనుగోలు చేసి ఈ బ్రేస్లెట్ నేను మోసపోయాను ఇంకెవరు అలా చేయకండి ఈ బ్రేస్లెట్ అసలు ఏమీ బాగలేదు